పటని జేబీఎల్ టూ హండ్రెడ్ ఎస్ఏ అనే మోడల్ను హెడ్ఫోన్స్ కొనుక్కున్నాను అవి చాలా నచ్చి బాగా నచ్చి అవి నేను కొనుక్కున్నాను ఆ దాంట్లో బెస్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ చాలా బాగా వచ్చేది అవి నేను రెండు సంవత్సరాల వరకు మంచిగా యూస్ చేసుకున్నాను ఏ ప్రాబ్లం లేకుండా అంతా బాగా వచ్చింది అది అప్పుట్లో నేను మంచి దసరా సేల్స్లో అవి నేను కొనుక్కున్నాను అది తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్స్ యూస్ చేసేటప్పటికి పాడైపోయింది అయినా కూడా నాకు చాలాకాలం వచ్చింది చాలా బాగా పనిచేసింది అది నాకు నాకు ఇష్టమైన ప్రోడక్ట్ బాగా నచ్చిన ప్రొటెక్ట్ జేబీఎల్ హెడ్ఫోన్స్